డ్రాయింగ్ను కొత్తగా ప్రారంభించిన వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొన్ని ముఖ్యమైన సలహాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు కింద వచ్చిన సూచనలను మీకు ఉపయోగపడతాయి ప్రాథమిక ఆకృతులను అర్థం చేసుకోండి డ్రాయింగ్లో నైపుణ్యం పొందాలంటే ముందుగా ప్రాథమిక ఆకృతులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ప్రతి సంక్లిష్ట చిత్రంలో మౌలిక ఆకృతులను వృత్తాలు చదరాలు ఉబ్బెత్తు ఆకృతులు ఉంటాయి ఈ ఆకృతులను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకుంటే మీరు ఏదైనా డ్రాయింగ్ సులభంగా చేయగలరు పరిశీలన శక్తిని పెంచుకోండి నిజమైన కళాకారుడు చూసే విధానం సాధారణ వ్యక్తి చూసే విధానం కంటే భిన్నంగా ఉంటుంది వస్తువులను గమనించడం వాటి ఆకారాలు అంచులు కాంతి ఛాయలు పరిమాణాన్ని విశ్లేషించడం ద్వారా మీ డ్రాయింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు ఉదాహరణకు ఒక కప్పను గమనించినప్పుడు దాని దృఢమైన ఆకారం దానిపై పడే కాంతి నీడ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం రోజు వారి సాధారణ చాలా ముఖ్యం ఇంత ప్రతిభ ఉంటేనే సరిపోదు దానిని మెరుగు మెరుగుపరుచుకోవడానికి ప్రాక్టీస్ చేయాలి రోజు కనీసం ముప్పై నిమిషాలు గీయాలని ప్రణాళిక చేసుకుంటే మీరు వేగంగా అభివృద్ధి చెందుతారు చిన్న చిన్న స్కెచ్లు వేయడం మొదలుపెట్టి తర్వాత పెద్ద చిత్రాల వైపు వెళ్ళాలి హస్తక్రాంతుల మెరుగుపరచుకోండి సరిగ్గా గీయాలంటే మన చేతిని సరిగ్గా నియంత్రించుకోవడం ముఖ్యమైనది దీనికోసం సూటిగా గీతలు గీయడం వృత్తాలు వంకర గీతలు గీయడం తేలికైన స్కెచ్లతో ప్రారంభించి తర్వాత డ్రాప్ లైన్స్ వేయడం ఇలాంటి సాధన చేస్తే మీ చేతి పట్టును మెరుగుపరుచుకోవచ్చు రేఖా చిత్రాలు మరియు షేడింగ్ నేర్చుకోండి కేవలం గీతలు గీయడం మాత్రమే కాకుండా వాటికి గాఢత మరియు లోతు తీసుకురావడానికి షేడింగ్ చేయడం కూడా నేర్చుకోవాలి ఈ ప్రయోజనాన్ని సాధించేందుకు లైట్ స్కోర్స్ ఎక్కడ ఉందో అర్థం చేసుకుని ఆ దిశలో నీడలు వేయడం నేర్చుకోవాలి ప్రస్తుతం ఇంటర్నెట్లో అనేక రకాల ఫోటోలు కళాకృతులు ఉన్నాయి ప్రొఫెషనల్ ఆర్టిస్టులు గీసిన చిత్రాలను చూసి వాటిని అనుసరించడం ద్వారా మీరు కొత్త పద్ధతులను నేర్చుకోవచ్చు ఫోటోలను గమనించి వాటిని స్కెచ్ చేయడం మంచి అభ్యాసం